నాకు వాటర్ కలర్ చాట్ పేపర్ పైన పెయింటింగ్ వేయడం అనేది నాకు చాలా ఇష్టం వాటర్ కలర్ చాట్ పేపర్ పైన పెయింటింగ్ చాలా సులభముగా అవ్ అవుతుంది ఈ మెటీరియల్ పెయింటింగ్ కొరకు చాలా సులభముగా ఉంటుంది వాటర్ కలర్ చాట్ పేపర్ మెటీరియల్ చాలా పెయింటింగ్ కొరకు ఉపయోగముగా ఉంటుంది నాకు వాటర్ కలర్ చాట్ పేపర్ పైన పెయింటింగ్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఈ మెటీరియల్ పెయింటింగ్ కొరకు చాలా సులభముగా ఉంటుంది అన్నిటికంటే వాటర్ కలర్ చాట్ పేపర్ అనేది పెయింటింగ్కు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ మెటీరియల్ పెయింటింగ్ కొరకు చాలా ఉపయోగముగా చాలా సులభముగా ఉంటుంది